నమస్కారం అండి చెప్పండి ఫోన్ చేశారు అది రూమ్ సర్వీస్ కి ఫోన్ చేశారు కదండి మీకు ఏ విధంగా సహాయపడగలను మీ రూమ్ నంబర్ ఎంత చెప్తారండి ఫోర్ నాట్ ఓకే అండి నేను ఒక ఐదు నిమిషాల్లో పంపుతానండి అంటే ఇందాకే వెకేట్ చేశారు అది రూమ్ ని ఖాళీ చేసి వెళ్లారు దాని గురించి ఒక ఐదు నిమిషాల్లో వస్తారండి ఒక ఐదు నిమిషాల్లో వస్తారండి ఆ సరేనండి క్షమించండి మీకు మొక్కజొన్న పొత్తు ఇక్కడ దొరకదు బయటి నుంచి తెప్పించిమంటే తెప్పిస్తామండి దానికి కొంచెం సమయం పడతది సరే అండి రెండు మొక్కజొన్న పొత్తులు మరియు మీకు డ్రింక్ కావాలండి రెండు పెప్సి ఒకటి కోకోకోలా ఒకటి సరేనండి

మీరున్న దానికి దానికి సంబంధం ఉండదు దాని వల్ల మీరు కిందకి రెస్టారెంట్ కు వచ్చి తినేసి వెళ్లాలండి అది ఒక మా మనవి పైన రూమ్స్ లో తినడానికి అలౌ ఉండదండి అంటే ఎవరైనా కానీ కింద రెస్టారెంట్ కి వచ్చి తినాల్సి ఉంటుంది మీకు కావాలంటే పంపుతాను కాకపోతే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతాయండి పర్లేదు అంటే ఎంతో కాదండి ఒక ఫిఫ్టీ రూపీస్ అంతే పర్ పర్సన్ కి అంటే వాళ్ళు వచ్చి సర్వ్ చేసి ఇంక వెళ్తారు అనమాట దాని గురించి సరేనండి అయితే వాళ్ళు రా అదే వాళ్లొచ్చాక పంపుతాను అండి మీకు త్వరగా అయితే రూమ్ శుభ్రపరచడానికి కావాలి కాబట్టి వాళ్ళని పంపుతానండి ఫోన్ చేస్తాను వాళ్ళకి ఫొన్ చేసి పంపుతానండి మీకు కింద ఓకే అండి మీరు ఏ బ్రాండ్ వాడుతారండి రూమ్ స్ప్రే అంటే మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం లావండర్ రోజా జాస్మిన్ అంటే మా దగ్గర అన్ని ఉంటాయి సరేనండి అది పంపుతాను ఓకే అండి ఇంకేమన్నా ఉన్నాయండి చెప్పాల్సినవి సరేనండి ధన్యవాదాలు మీకు మళ్ళీ ఫోన్ చేస్తానండి ఏమన్నా ఉంటే మళ్ళీ నాకు ఈ నంబర్ కి ఫోన్ చేయండి సరేనండి సరేనండి